నాకు ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉంది ప్రతిరోజు ఉదయం లేచినప్పటినుంచి నిద్రపోయేంతవరకు నేను గమనించిన ప్రతి ఒక్క విషయాన్ని అందులో నేను రాసి ఉంచుతాను ఉదాహరణకు నేను పొద్దున్న న్యూస్ పేపర్ చదివినప్పటినుంచి అందులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించి అందులో ఉన్న నిజాయితీలను జరుగుతున్న విషయాలను అందులో నేను వ్రాసి ఉంచుతాను ఇంకా నేను సాధించాల్సిన లక్ష్యాలను అందులో రాస్తాను నాలో ఉన్న ఏవైతే ప్రతికూలతలో ఉన్నాయో వాటినిన్నిటినీ గమనించి దా వాటిని సరిదిద్దుకొని నా యొక్క జీవితాన్ని మంచిగా ఉంచుకోవాలని నేను ఆశపడుతూ ప్రతి ఒక్క విషయాన్ని నేను డైరీలో రాస్తాను